మా ప్రాంతంలో చేస్తున్న కళారూపాలు ఏంటంటే బంజారా ప్రజలు చేతితో కుడుతున్న అద్దాలు మరియు ఆ కుండలు తయారు చేసే వృత్తి వృత్తి కళాకారులు మరియు వస్త్రాలు నేసే పోచంపల్లి వస్ వస్త్ర కళాకారులు అదే విధంగా అదే విధంగా ఇంకా మా వాళ్ళు ఎన్నో రకాల బుట్టల అల్లికలు ఇలాంటివి కూడా చేస్తారు అయితే ఈ ఇవి ఇతర ప్రదేశాల కంటే ఎందుకు భిన్నమైనవంటే మా ప్ర మా ప్రాంతంలో చేస్తున్న కళారూపాలు ముఖ్యంగా బంజారా వాళ్ళు కుడుతున్న అద్దాలు ఇలాంటివి వేరే ప్రాంతంలో వాళ్ళలాగ ఎవరూ కుట్ట కుట్ట వాళ్ళలాగ ఎవరూ కుట్టలేక పోవచ్చు అందుకని మా ప్రాంతము అన్నిటికంటే భిన్నంగా ఉంది రెండోది ఏంటంటే కుండలు తయారు చేయడం మా తాతల కాలం నాటి సమయం నుంచి కుండలు కుండల తయారీ దారులు పెద్ద పెద్ద రంజన్ రంజన్ అని అంటారు రం రంజన్ని తయారు చేసి వాటిలల్లో రై బియ్యము మరియు పప్పు ధాన్యాలు నిల్వ ఉం పప్పు ధాన్యాలు పప్పు సరుకులు నిల్వ ఉంచేవాళ్ళు సో ఇలాగ మాకు మా వస్త్రాలు చేనేత కార్మికులు ఎంతో మంది మాకు ఇక్కడ మా జిల్లాలో ఉన్నారు రంగారెడ్డి జిల్లాలో సో వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్న వారు మా మా వస్త్రాలు ఇక్కడ నేస్తున్న వస్త్రాలన్నీ కూడా ఎంతో భిన్నమైనవి ఎంతో కళాధారణ పొందినవి